అవును నాకు పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం ఎందుకు ఇష్టం అంటే అవి ముద్దుగా క్యూట్ గా ముద్దుగా ఉంటాయి చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి ఉదాహరణకి చెప్పాలంటే కుక్కపిల్లలు పెంచుకోవడానికి పెంచుకోవడం అనేది నాకు చాలా ఇష్టం అవి చాలా ముద్దుగా బొద్దుగా అందంగా ఉంటాయి అటు ఇటు తిరుగుతూ బాగా ఆడుకుంటాయి మనతో బాగా సరదాగా ఉంటాయి ఒకవేళ లేకపోతే కనుక ఎందుకు ఇష్టపడను అనేది అంటే ఇవి ఉండటానికే ఇష్టపడతాను సాధారణంగా ఎందుకంటే పెంపుడు జంతువులంటే నాకు బాగా ఇష్టం వాటిని వాటితో సరదాగా ఆడుకోవడానికి లేదు వాటితో అటు ఇటు చిందులు వేయడానికి బాగా ఇష్టం బాగా ఇష్టపడతాను